నేను నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నాయి అట్లే క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను సరే అండి ఎప్పుడు వీలు ఎప్పుడు క్లో ఓపెన్ ఉంటుంది మీ బ్యాంక్ అవునా ఈ రోజు ఓపెన్ ఉందా మరి ఓకే మంగళవారం రోజు ఏమేమి తీసుకుని రావాలండి ఓకే పాన్ కార్డ్ కూడా ఇవ్వాలా అండి మీకు ఇప్పుడు అవునా సరే అండి నేను మంగళవారం రోజు వస్తాను మరి పది నుంచి ఐదు వరకు అవునా మళ్ళీ వెడ్నెస్డే ఓపెన్ ఉండదా అండి సరే అండి తీసుకుని వస్తాను సమ్ టెక్నికల్ ఇష్యూ మనీ పేమెంట్ కావట్లేదండి సర్వర్స్ డౌన్ అని వస్తుంది డబ్బులు పంపడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అండి సరే అండి నేను మంగళవారం రోజు వస్తాను